హలో ట్రావెల్ ఏజెన్సీకి నమస్తే అండి నేను ప్రస్తుతము జూ పార్క్కి వెళ్దామనుకుంటున్నానండి నేను నా గతంలో నేను పంజాగుట్ట నుంచి హుస్సేన్ సాగర్కు వెళ్ళినప్పుడు ఒక ట్యాక్సీని పంపించారు అది హోండా డిజైర్ బండి పంపిచ్చారు ఆ యొక్క బండి డ్రైవరు చాలా మర్యాదగా ఉన్నాడు బండి కూడా మాకు చాలా సౌకర్యవంతంగా ఉంది చాలా తొందరగా కూడా మేము అక్కడికి గమ్యస్థానానికి చేరుకోవడం జరిగింది మళ్ళీ మేము ఇప్పుడు అలాంటి కారు మాత్రమే కావాలి అనుకుంటున్నాము ముందు చెప్పాను కదా నేను ఇక్కడ నుంచి నేను జూ పార్కు వెళదాం అనుకుంటున్నాను కాబట్టి నాకు ఒక కార్ బుక్ చెయ్యండి అది కూడా నేను గతంలో ప్రయాణం చేసిన కార్ లాంటిదైతే నాకు సౌకర్యవంతంగా ఉంటుంది గుర్తుంచుకోండి గతములో ఒకసారి మీరు చెక్ చేసినట్లయితే నా యొక్క ప్రయాణ వివరాలు కూడా మీకు తెలుస్తాయి కావున మీరు ఆ డ్రైవర్ అలాంటి కార్ నాకు పంపించినట్లయితే మీకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటాను కావున దయచేసి నా యొక్క ప్రయాణం కోసం ఆ కార్ని పంపించవలసిందిగా మీకు కోరుచున్నాను